మేము మా ఇంటి దగ్గర ఉన్న గ్లో ప్లేట్ రెస్టారెంట్లో మాకు కావలసిన కొన్ని వంటకాలను ఆర్డర్ చెయ్యాలనుకుంటున్నాము మొదటిగా చికెన్ బిర్యానీ సాంబార్ రైస్ చాపల పులుసు రొయ్యల వేపుడు పీతల ఇగురు మాంసం వేపుడు గులాబ్జామ్ ఐస్ క్రీం ఆర్డర్ చెయ్యాలనుకుంటున్నాము ఆర్డర్ చేసిన వాటిలో గులాబ్జామ్ స్వీటు అసలు రానే లేదు చాపల పులుసు ఒలికిపోయినది రొయ్యల వేపుడులో నూనె చాలా ఎక్కువగా ఉన్నది మాంసం వేపుడులో మాంసం అసలు ఉడకలేదు ఐస్ క్రీమ్ కరిగిపోయి కారిపోయినది ఈ వంటకాలు ఏమి మేము అంచనా వేసిన విధముగా లేవు మేము చాలా విసుగు చెందాము చాపలవేపుడు బాగా ఘాటుగా ఉన్నది అందుకని మేము ఈ ఆర్డర్ క్యాన్సిల్ చెయ్యాలనుకుంటున్నాము మేము త కట్టిన మా మా డబ్బులు మాకు వాపస్ ఇవ్వాలి ఫుల్లుగా కోరుచున్నాము లేదా మేము ఈ హోటలకు రేటింగ్స్ తగ్గించాలనుకుంటున్నాము మీరు ఏ విషయం అన్నది మా మొబైల్ నెంబరుకు సమాచారం ఇస్తారని అనుకుంటున్నాము మా మొబైల్ నంబర్ తొమ్మిది ఆరు ఆరు తొమ్మిది తొమ్మిది ఏడు ఏడు తొమ్మిది సున్నా నాలుగు ఒకటి కి సమాచారం ఇవ్వవలసిందిగా కోరుతున్నాము